నాకు నేను డ్రాయింగ్ మొదలు పెట్టినప్పుడు నాకు డ్రాయింగ్ ఎందుకు చేయాలి అనిపించింది అంటే నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం నాకు ఇష్టమైన కళాకారుడు ఎవరు అంటే నిఖిల్ చోప్రా నిఖిల్ చోప్రా నాకు మోనాలీసా డ్రాయింగ్ చూసే కొద్ది చూడాలనిపిస్తుంది డ్రాయింగ్ పట్ల నా అభిప్రాయం మారదు